అవును నేను అంగీకరిస్తాను చాలా రంగాల్లో ముఖ్యంగా ఆరోగ్య ఆరోగ్య సంరక్షణ పరిశ్రమల్లో టెక్నాలజీ సమానత్వం లేదు అనేక రీజన్ అనేక రీజన్ల్లో ఇంకా ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు అది ప్రజలకు సమానమైన సేవలు అందకుండా చేస్తుంది ఉదాహరణకు రోబాటిక్స్ పెరుగుదల వల్ల కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో సర్జరీలు డయాగ్నోస్టిక్స్లు చాలా వేగంగా జరుగుతున్నాయి కానీ అదే సాంకేతికత అభివృద్ధి చెందిన ప్రాంతాలకు అందడంలో ఆలస్యం జరుగుతుంది సురక్షితమైన డిజిటల్ సేవలు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇంకా ఆధునిక వైద్య సేవలకు దూరంగా ఉంటున్నారు ఇలాంటి అసమానతలు తక్కువ శ్రద్ధ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యా పర్యావరణ ప్రభావం కూడా ఒక పెద్ద అంశం కొన్ని టెక్నాలజీలు అధికంగా వనరులను వినియోగిస్తాయి దీనివల్ల దీనివల్ల పెద్ద రాష్ట్ర పేద రాష్ట్రాలు లేదా దేశాలు వాటిని అందుకోలేకపోవచ్చు కాబట్టి టెక్నాలజీని సమానంగా అందించడం అందించాలంటే ప్రభుత్వాలు ప్రైవేట్ రంగాలకు కలిసి కట్టుగా పనిచేయాలి అందరికీ సమానమైన అవకాశం కల్పించాలి చర్యలు తీసుకోవాలి అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం అవుతుంది